మన తూర్పుగోదావరి జిల్లాలో స్థానికంగా అందుబాటులో కొన్ని విద్య శిక్షణ అవకాశాలు ఉన్నాయి వాటిల్లో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు శిక్షణ సంస్థలు మొదలైనవి జిల్లాలో పదివేలకి పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఇవి ప్రాథమిక ప్రాథమిక ఉన్నత ఉన్నత పాఠశాల విద్యను అందిస్తున్నాయి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రైవేట్ పాఠశాలలు కూడా ఉన్నాయి ఇవి వివిధ స్థాయిల విద్యను అందిస్తాయి జిల్లాలో ఐదు విశ్వవిద్యాలయాలు మరియు అనేక కళాశాలలు ఉన్నాయి ఇవి వివిధ డిగ్రీ మరియు డిప్లమో కోర్సులను అందిస్తున్నాయి జిల్లాలో అనేక శిక్షణా సంస్థలు కూడా ఉన్నాయి ఇవి వివిధ రకాల వృత్తిపరమైన శిక్షణను అందిస్తాయి ఈ అవకాశాలు తూర్పుగోదావరి జిల్లా మొత్తంగా అభివృద్ధికి మరియు పెరుగుదలకు కీలకమైనవి అవి ప్రజలకు మెరుగైన విద్య మరియు శిక్షణను అందిస్తాయి ఇది వారి జీవితాలను మెరుగుపరచడానికి మరియు జిల్లా ఆర్థిక వ్యవస్థను సహాయపడటానికి సహాయపడతాయి దగ్గరలో ఉన్న కొన్ని ప్రజాదారణ పొందిన శిక్షణా తరగతులు మరియు ప్రవేశ పరీక్షలు తయారీ కేంద్రాలలో కొన్ని మన తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో ప్రాముఖ్యమైనవి కాకినాడలోని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అనేది ప్రవేశ పరీక్షల తయారీ కేంద్రం ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఏఎం మరియు ఇతర ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు ప్రవేశానికి ప్రాథమిక శిక్షణ అందిస్తుంది అమలాపురంలోని ఆకాశం శిక్షణ కేంద్రం అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ మరియు ఇతర రంగాలలో శిక్షణను అందించే ఒక ప్రైవేట్ సంస్థ కోనసీమలోని కళాశాల ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్లో డిప్లమా మరియు బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను అందించే ఒక ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ పాఠశాలలోని పరిస్థితి కొంతమెరకు మెరుగుపడింది కానీ ఇంకా అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది ప్రభుత్వం నిరంతరం మూల్యాంకనం చెల్లించాల్సి వస్తుంది వ్యక్తిగత శ్రద్ధ మరియు మెరుగైన వైద్య సౌకర్యాలు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సాధించాల్సి వస్తుంది